నాకు కనుక ఒక అవకాశం ఇస్తే నేను మా దేశానికి మా భారతదేశానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనుభవ విద్యమైన మరియు నిపుణమైన కళ అనేది నాకు బాగా తెలుసు భారతీయ నాట్య కళ అనేది భారత దేశంలో బాగా పరిపూర్ణం చెందినది అందువల్ల ఆ కళను గురించి నేను చూపించాలననుకుంటున్నాను